హలో చెప్పండి ఇవాళ మీ ఏరియాలో ఒక ఇరవై నాలుగు కవర్లు ఉన్నాయన్నా డెలివరీ చెయ్యాల్సినవి ఎమర్జెన్సీ ఏమీ లేవులే అన్నీ నార్మల్ లెటర్సే కవర్లు

ఓకే ఓకే అదేలే ఎమర్జెన్సీ ఏంలేవుగా పర్వలేదులే అయితే రేపు వచ్చినప్పుడు ఇవాల్టివి రేపటివి రేపు డెలివరీ ఇద్దువుగానిలే పర్వాలేదు సరే

ఓకే బాగాపడుతొందా ఏంటీ వర్షం వర్షం బాగా పడుతోందా ఓకే ఇక్కడ కూడా పడుతొందిలే వర్షము గట్టిగానే మరేంటి

అట్లాగే అట్లాగే

ఓకే ఓకే అంత ఎమర్జెన్సీ ఏంలేవులే రేపు ఇద్దువుగానీ ఓకే ఓకే